కుటుంబం లోపల బంధాలను గౌరవించడం పెద్దవారికి ఆధార వివర్ణాలు చూపించడం వంటి సాప్ర సాంప్రదాయాలను అనుసరిస్తోంది తలనొప్పులు వచ్చిన కుటుంబంలో సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించడం మా సంప్రదాయం మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు వచ్చినా మా పిల్లలు కూడా ఈ సాంప్రదాయాలను పాటించేలాగ ప్రోత్సహిస్తున్నాం